హలో హలో ఇది సూరజ్ హోటలా అండి నా పేరు శ్వేత అండి అవునండి నేను మీ హోటల్లో స్వీట్ అనేది పెళ్ళికి అండి స్వీట్ అని గులాబ్ జామున్ స్వీట్ మరియు హల్వా రెండు ఆర్డర్ చేస్తున్నాను అండి అవునండి అవును ఈ అడ్రస్కే ఏమన్నా ఈ రెండు స్వీట్ల పైన మీ దగ్గర ఏమన్నా ఆఫర్ ఉందా అండి ఎందుకంటే చాలా పెద్ద ఆర్డర్ తీసుకుంటున్నాం కదా అవునండి ఏమన్నా ఆఫర్తో ఉందా అండి అవునండి ఓకే అండి అహ లేదా సరే సరే థ్యాంక్యూ అండి హలో హలో ఇది తేజశ్విని హోటలా అండి ఓకే ఓకే సర్ నా పేరు శ్వేత అండి అవును మాకు పెళ్ళికి టూ స్వీట్స్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నామండి అవునండి ఒకటి వచ్చేసి గులాబ్ జామున్ ఒకటి వచ్చేసి హల్వా అండి అవునండి ఏమున్నా మీ హోటల్లో ఈ రెండు స్వీట్స్ మీద ఏమన్నా ఆఫర్ ఉందా అండి అవునండి ఆఫర్ ఉందా ఓకే లేదా అండి సరే సరే అండి ఓకే థ్యాంక్యూ అండి